హలో మేడం హలో మేడం ఒ నాకు ఒక ల్యాండ్ కావాలి మేడం టూ ఎకరాస్ ఉండాలి మేడం

అంటే మేడం నేను అమ్ముకోవడానికి మంచి ప్రాఫిట్ వచ్చే విధంగా కావాలండి ఏంటండి అంతనా ఫస్ట్ ఎకరాకి ఎంతండి వన్ ఎకరాకు రెండు కలిపితే రెండు కలిపితే ఎంతండి కోటి రూపాయలా రెండు కలిపి

అంటే మరీ మేడం అది చానా ఎక్కువుంది మేడం రేటు కొంచెం తగ్గించుకోండి మేడం కాస్త చూడండి మేడం కొనుక్కుంటాను అంటే ఆరు లక్షలు మేడం ఒక ఐదు లక్షలు నాలుగు లక్షలు ఇస్తాను మేడం ఓకే అండి ఉంటానండి